హలో ప్రవల్లిక గారేనా అండి మాట్లాడేది మేము హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి మాట్లాడుతున్నాం అండి మీకు ఇన్సూరెన్స్ చేయించడానికి ఏమన్న ఇంట్రస్ట్ ఉందా హెల్త్ ఇన్సూరెన్స్ అండి అంటే మీకు ఏమన్న డిసీజ్ వచ్చిన ఏమన్న అయినా కూడా ఇన్సూరెన్స్ వస్తుంది మీకు హాస్పిటల్లో మీరు మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు మీ ఇన్సూరెన్స్ మనీతో జరుగుతుంది ట్రీట్మెంట్ అనేది ఓకే అండి ఇన్సూరెన్స్ వచ్చి ఇన్సూరెన్స్ వచ్చి థౌసండ్ థౌసండ్ థౌసండ్ నుండి స్టార్ట్ అయిద్దండి ఇంకా అది మీ ఇష్టం థౌసండ్ నుంచి ఎంత ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఎన్ని నెలలు చేసుకుంటారు అనేది మీ ఇష్టం సిక్స్ మంత్స్ తర్వాత ఇయర్లీ పేమెంట్ చేసుకోవచ్చు మంత్లీ పే చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ మీరు మంత్లీ పేమెంట్ చేసుకుంటే మీ సిక్స్ మంత్స్ తర్వత మీకు ఈ ఇన్సూరెన్స్ మనీ అనేవి మీకు వస్తు ఉంటాయి అంటే ఈ ఈ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ తర్వత మీకు ఏమన్న హెల్త్ పరంగా ఏ ఏమన్న అయితే ఆ ఇన్సూరెన్స్ మనీ అనేది మీకు వస్తుంది అండి మీకు ఏమన్న అన్నీ డిసీజెస్కి అలౌడ్ అన్నీ హాస్పిటల్స్లో కూడా అలౌడ్ అండి మీరు ఇంకా ట్రీట్మెంట్ చేయించడానికి మీరు మనీ కట్టాల్సిన అవసరం ఉండదు ఈ ఇన్సూరెన్స్ మనీతో మీ ట్రీట్మెంట్ అయిపోద్ది టెన్ మంత్స్ ఓకే అండి మీకు ఇంట్రస్ట్ ఉంటే నేను మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తాను అండి ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇంట్రస్టెడ్ అని చెప్పి ఇంట్రస్టెడ్ అంటే చేస్తాను అండి మీకు ఓకే అండి థ్యాంక్ యూ